నిజమైన సంఘటనలు ఆధారంగా ఏవైనా పుస్తకాలు అనంటే నాకు గుర్తొచ్చేది బ్రహ్మంగారి కాలజ్ఞానం అది పురాతన సంబంధమైనదో లేక ఇతిహాసాలకు సంబంధించిన పుస్తకమో కాదు నేటి రోజుల్లో ఇందులో జరిగే వింతలను విచిత్రాలను ఆయన ముందే ఎప్పుడో ఉద్దేశించి ఊహించి రాశారు అది నిజంగా వాస్తవ సంఘటనలని చూపిస్తుంది అనటానికి చాలా నిదర్శనలు ఉన్నాయి ఇప్పటికే ఆ పుస్తకంలో రాసిన ఎన్నో విషయాలను మనం చూసాం ఉదాహరణకు అందులో రాసిన ఒక అంశాన్ని మనం ఇప్పుడు చర్చించుకుందాం బ్రహ్మం గారు అందులో కొన్ని సంవత్సరాల పాటు ముఖాన్ని కప్పుకుని మూతిని కప్పుకుని ప్రజలు తిరుగుతారు అని రాశారు నిజంగానే కరోనా వల్ల మనమందరం ముఖానికి ముక్కులని కప్పుకుని తిరగాల్సి వచ్చింది మాస్క్ పెట్టుకుని ఇన్ని సంవత్సరాలు మనం బాధపడ్డాం అంటే ఆయన దాన్ని ముందే ఊహించి చెప్పారు అది నిజమైన సంఘటన దాని ఆది వర్తమైన పుస్తకం బ్రహ్మజ్ఞానం ఇలాంటి నిజాలు ఆ సంఘటనలను చదవడంవల్ల ఆ పుస్తకం మీద నాకు ఇంకా ఆసక్తి పెరిగింది ఆసక్తి వలన నేను ఆ పుస్తకాన్ని కొనుక్కున్నాను